ఇప్పుడు ఉండే స్టాంపులు నాణ్యాలు లేదా రాళ్ళను సేకరించడం ప్రారంభిస్తున్న వారి గురించి మీరు ఏవైనా సలహాలు ఇస్తారా ఎస్ నేను ఇస్తాను ఇప్పుడు ఉండే స్టాంపులు నాణ్యాలు రాళ్ళను సేకరించే వారిని ఇంకా నేను చాలా ప్రోత్సహిస్తాను ఎందుకంటే అవి నేటి సమాజంలో కనుమరుగైపోతూ ఉన్నాయి ప్రస్తుతం వాడే స్టాంప్లను మనం నేటి భావి భవిష్యత్తు తరాల వారికి అందించలేక పోతున్నాము రాళ్ళు మరియు నాణేలు ప్రస్తుతం మేము వన్ రూపీ కాయిన్ నుండి చూసాము కానీ మా అమ్మానాన్నలు అర్ద రూపాయ పావలా పది పైసలు వన్ రూపీ నోట్ టూ రుపీస్ నోట్ ఇవన్నీ చూసేవారు కానీ మా ఏజ్ వచ్చేసరికి మేము జస్ట్ వన్ రుపీ అర్దు రూపాయి ఇవి రెండే చూస్తున్నాం నెక్స్ట్ ఇంకో జనరేషన్ మా పిల్లల జనరేషన్ వరకి వారు పావలా ప్లస్ వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ చూడరింక డైరెక్ట్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ చూస్తారు సో అవన్నీ సేకరించి అంటే భావి భావి తారాలకు చూపించడం అందించడం అంటే ఆ కాలంలో మేము ఈ నాణ్యాలు ఈ స్టా స్టాంప్స్ ఈ రాళ్ళను ఉపయోగించే వారం వాళ్ళము ఇప్పుడు సపోజ్ మా మదర్ అండ్ ఫాదర్ కాలంలో మేము ఈ నాణ్యాలను ఉపయోగించాం ఈ రాళ్ళను ఉపయోగించామని మా ఫాదర్ ఆర్ మదర్ చెప్పడం వల్ల మాకు తెలిసినాది అంటే ఇంతకుముందు ఇంకా చిన్న నాణ్యాల నుండి మన ఆర్థిక వ్యవస్థ అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యేది అనమాట కానీ ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి అర్దు రూపాయ రూపాయ ఉన్నది నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ జనరేషన్కి అర్దు రూపాయ రూపాయ టూ రుపీస్ కూడా కనిపించదు ఇంక డైరెక్టర్ ఫైవ్ రుపీస్ సో వాటిని సేకరించి బావి బావి తరాలకు అందించడం వీటి విలువలను చెప్పడం అండ్ వాళ్ళను కూడా సేకరించి వారి వారి పిల్లలకు చూపించమని చెప్పడం చాలా విలువైనది అండ్ వాళ్ళకి సేకరించేటప్పుడు తీసుకోవలసిన సలహాలు ఏమిటి అంటే అంటే స్టాంప్స్ ఇవన్నీ చాలా భద్ర భద్రపరచాలి అంటే ఎట్లా అంటారు స్టాంప్స్ అన్నీ ఇది అయిపోతూ ఉంటాయి గలీజ్ అయిపోతూ ఉంటాయి నీటుగా ఒక ఫ్రేమ్లో ఇందిరా గాంధీ స్టాంపు సరోజినీ నాయుడు స్టాంపు గాంధీ స్టాంపు అంబేద్కర్ స్టాంపు ఇలా స్టాంప్స్ చాలా రకాలుగా ఉంటాయి వీటిని అంటే అన్నిటినీ చిత్ర రూపంలో కూడా స్టాంప్స్ లభించేవి అప్పటి కాలంలో వాటినన్నిటినీ ఒక ఫ్రేమ్లో భద్రపరిచి నీటుగా సేకరించడం అండ్ నాణ్యాలు అర్దు రూపాయ పావులా రూపాయ పది పైసలు ఐదు పైసలు రూపాయి నోట్సు టూ రుపీస్ నోట్సు ఇలా పాత కాలపు నాణ్యాలన్నీ సేకరించి ఒక ఫ్రేమ్లో పెట్టడం ఇలాంటివన్నీ సేకరించి ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలి మ్యూజియంలో ఇలాంటి పాతకాలపు పురాతన వస్తువులు పురాతన విషయాలు తెలియ చెప్పడం వల్ల నెక్స్ట్ జనరేషన్ వారికి కూడా ఓహో పాత కాలంలో ఇవన్నీ ఉండేవి ఇవన్నీ యూజ్ చేసినారు అని వాళ్ళకొక అభిప్రాయం ఉంటుంది ప్రస్తుతం మనకు బట్ట మీద పక్షి ఆంధ్రప్రదేశ్లో ఉండేది చాలా పెద్ద రెక్కలతో ఉండేది అది ప్రస్తుత కాలంలో అసలా ఆ బట్ట మీద పక్షి కనుమరుగై పోయినది ఉన్న ఒకే ఒక్క పక్షి బట్ట మీద పక్షిని వన్యప్రాణి రక్షణా కేంద్రం వాళ్ళు సంరక్షించడం జరుగుచున్నది అంటే జస్ట్ ఇంకా చూసుకోవడానికి ఆ పక్షి ఒక్కటే ఉంది ఆ పక్షిలో చాలా పక్షులు ఉండేవి అన్నీ అంతరించుకుపోయినాయి అలానే పిచ్చుకలు గానీ ఇవన్నీ అంతరించకపోవడం జరుగుచున్నది కావున సేకరించడం చాలా అంటే చాలా ఉత్తమమైన నిర్ణయం అని నా సలహా